ట్యాక్సీ వాళ్లా అండి మేము తిరుపతికి వెళ్లాలనుకుంటున్నాము మా కుటుంబంతో కలిపి ఇందులో మీ వాహనంలో ప్రయాణించడానికి ఎంత ధర చెల్లించా తీసి చెల్లించాలి మీరు ఎంత ధర తీసుకుంటారో అడగగలను ఒక్క నలుగురు వెళ్లడానికి పట్టే ఒక చిన్న ట్యాక్సీ ధర ఎంత ఒకవేళ మా చుట్టాలు ఇంకా కొంతమంది రావాలనుకుంటే ఆరుగురు పట్టే కొంచెం పెద్ద ట్యాక్సీ ధర ఎంత అని అడగాలని అనుకుంటున్నాను తిరుపతికి వెళ్లే దారిలోని అక్కడక్కడ ఆపి వెళ్ళగలరు దీని మొత్తానికి మీరు ఎంత తీసుకుంటారు అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఒక సైజు ఒక మధ్య సైజు ట్యాక్సీలలో మా చుట్టాలు అందరూ పట్ట పడతారు మా అందరికీ మీరు ఎంత ధర తీసుకుంటారో చెప్పగలరు